నేను చిన్నగా ఉన్నపుడు సంగీత వాయిద్యం నేర్చుకోవాలి అని ఆశ నాకు చాలా ఉంటుండే సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అయితే మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటుండే అన్నమాట సంగీతం నేర్పించే ఆంటీ అయితే సంగీతం నేర్చుకోవాలి అనే ఆశ ఉంటుండే చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఊరికే ఏదైనా పని మా మమ్మీ ఏదైనా పని చెప్పినప్పుడు కానీ చేసేటప్పుడు ఊరికే సంగీతం పాడుకుంటూనే పాడుతుండే దాన్ని అట్లా నాకు కొంచెం ఎక్కువగా సంగీతం పైన ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి మా డాడీ ఆ సంగీత ఆంటీతోటి మాట్లాడి నాకు ఒక వేసవి సెలవుల్లో నాకు ఆ ట్రైనింగ్ ఇప్పించాడు ఏం సంగీతం నేర్చుకోవడం వల్ల ఎంతో ఓపిక ఇంకా దానికి ఉన్న సాంప్రదాయాలు దానికి ఉన్న ప్రతీ ఒక్కటి మనం పాటించాలి ఇంకా మన గొంతు సన్నగా రావడం వల్ల మన యొక్క రాగం మంచిగా రావడం వల్ల పాడే కొద్ది పాడాలి అని చెప్పేసి అనిపిస్తుంటుంది అన్నమాట అయితే మాకు నేర్పించిన సంగీత మేడం చాలా అంటే చాలా సాఫ్ట్గా మాకు ఓపికతోటి మంచిగా రోజు కొన్ని రోజు కొన్ని రాగాలు నేర్పిస్తుండే ఇంకా ఏ దానికి ఎలా పలకాలి ఏ రాగం వస్తే ఎలా తీయాలి అని చెప్పేసి నేర్పిస్తుంటే ఇంకా సరస్వతి సరస్వతిది గిటార్ వాయించేటప్పుడు అదెలా వాయించాలి ఏ ఏ ఏ చేతులు ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి చెబుతుండే అట్లా మేము నేర్చుకోవడం వల్ల మాకు దాని మీద ఎంతో ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఎప్పుడు చూడు పాడాలి పాడాలి అనే అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా సాంగ్ ఏదైనా పాట విన్నాము అని అంటే దానికి తగ్గట్టు ఆ వాయిద్యాన్ని వాయిస్తూ మంచిగా పాట పాడుతుండే ఇంకా ఇప్పుడు అప్పట్లో అయితే ఎలాంటిది వాయనాలు ఇంకా ఎలాంటి క్రొత్త క్రొత్త రకాల వాయనాలు లేకుండే మన చేతులతో ఆడించేవి ఇంకా కొన్ని వాయిద్యాన్ని వాయిస్తూ ఉండే భజన గిల్లలు ఇంకా డోలు ఇలాంటివి వాడుతుండే కానీ ఇప్పుడు గిటార్లు వయోలిన్లు అట్లా ఎన్నో రకాల వాయిద్యాలు వచ్చాయి అలా రావడం వల్ల చాలా మంది ఇప్పట్లో వచ్చిన చిన్న పిల్లలకు సంగీతం నేర్పించాలని ఒక కోరిక ఉంది ఇంకా అది చాలా పద్ధతిగా చూసే వాళ్ళందరూ ఇంత మంచిగా మాట్లాడుతున్నారు పాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ గొంతు సన్నగా ఉండడం వల్ల మన ఒక్క రాగం అనేది చాలా సన్నగా మంచిగా ఎదుటి వాళ్ళకు వినేటట్టుగా మంచిగా అనిపిస్తుండే అయితే ఇప్పుడు రోజులల్లో మనం చూస్తూనే ఉన్నాము టీవీలో ప్రతీ రోజు పాడుతా తీయగా ఇంకా ఎన్నో జానపద గేయాలు వస్తూనే ఉంటాయి అందులో వాళ్ళు ఎంతో మంచిగా రాగం తీసుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ పాడుతారు అలా పాడడం వల్ల వాళ్ళకి ఆయొక్క వాయిద్యం ఎలా వాయిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క దృష్టి మొత్తం ఆ పాట పైనే పెట్టి ఇంకా వాళ్ళ యొక్క వాయిద్యంని మంచిగా నేర్చుకొని వాళ్ళ సంగీతాన్ని వాళ్ళ యొక్క వాయిద్యాన్ని మంచిగా వాయిస్తుండేవాళ్ళు